బాల్యంలో అవసరమైన టీకాలు పిల్లలకి ఇవ్వకపోయినాం అనుకో ఏమి జరుగుతుందంటే మీ బిడ్డకు టీకాలు వేయడం ముఖ్యం కాకపోతే ఒకప్పుడు అనేక దేశాలలో తుడిచిపెట్టకపోయిన మిజల్స్ డిఫ్తీరియా పోలియో ధనుర్వాతం వంటి బాధలు మనకు వచ్చే అవకాశం ఉన్నది అట్ల కాకుండా బాడీలో ఉన్న ఇమ్యునైజేషన్ పవర్ అంటే ఏదైన మనకు జ్వరం కానీ జలుబు కానీ ఇలాంటి మనకు వ్యాధులు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి అనేది పిల్లలలో తగ్గిపోతుంది అంటే ఇది పిల్లలలో కాదు పెద్దలకు కూడా ఉంటుంది కాకపోతే పెద్దలలో మనకు ఇమ్యునైజేషన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలలో తక్కువ ఉంటుంది ఇలాంటి టీకాలు మనం అవసరమైన టైంలో మనం ఇవ్వలేదు అనుకో మనం చాలా అనేది పిల్లలకు సమస్యలు వ్యాధుల సమస్యలు వస్తాయి అందుకోసం మనం ఏమి చేయాలంటే ఇప్పుడు టీకా ఆలస్యమైంది అనుకో పిల్లలకు చాలా రక్షణ అవసరమైనప్పుడు వ్యాధి నుండి రక్షించబడదు వారి రోగనిరోధక వ్యవస్థలు ఇప్పటికి అభివృద్ధి యొక్క ప్రారంభ దశలో ఉన్నందున పిల్లలు మరియు పిల్లలు ఆరోగ్యకరమైన పెద్దల కంటే వైరస్లు మరియు ఇతర వ్యాధుల నుండి తక్కువ రక్షణకు ఉంటారు షెడ్యూల్ చేయబడిన టీకా తప్పిపోయినట్టు అయితే ఆలస్యం చేయవద్దు రీషెడ్యూల్ చేయడానికి వెంటనే మీ ఆరోగ్య సం సంరక్షణ ప్రదాత అంటే ఆశా వర్కర్లు ఉంటారు కదా ఆశా వర్కర్ దగ్గరకి మనం వెళ్ళి వాళ్ళని ఒకసారి సంప్రదించాం అనుకో మీ బిడ్డ అనేక వ్యాక్సిన్లను కోల్పోయినట్టు అయితే మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత అదే మన ఆశా వర్కర్ కొన్ని వ్యాక్సిన్లను మనకు వేరు వేరు సమయాలలో కలిసి అందించాలి అని మనకు సూచించవచ్చు క్యాచప్ వ్యాక్సినేషన్ అంటే సిఫార్ చేయబడిన వయసులో టీకా తీసుకోని వ్యక్తులకు టీకా వేయడం అన్నట్టు క్యాచప్ వ్యాక్సినేషన్లు మునుపు టీకాలు వేయమని వ్యక్తికి లేదా షెడ్యూల్ చేయబడిన టీకా డోస్ని తప్పిన వారికి టీకా శ్రేణి పూర్తి చేయాలని వ్యక్తికి ఇవ్వవచ్చు